హలో నమస్తే అండి నా పేరు వచ్చేసి పూజ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చేసి మీ సైట్ లో కొన్ని ప్రొడక్ట్స్ బుక్ చేసి ఉన్నాను అంటే నా దగ్గర మ్యాకప్ ఐటమ్స్ కొన్ని కొన్ని లేవు అనేసి ఆర్డర్ పెట్టి ఉన్నాను ఆల్మోస్ట్ అన్ని కొన్ని కొన్ని కొంచెం కొంచెం ఉంది ఇప్పుడు దసరా ఆఫర్ లో ఉంది కదా అని చెప్పేసి బుక్ చేద్దాం అని చెప్పి మీ సైట్ లో చూస్తున్నాను యాక్చువల్ గా మీ సైట్ గురించి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది దాంట్లో ఉమెన్స్ కి కావాల్సిన ఆడవాళ్ళకు కావాల్సిన అన్ని మ్యాకప్ ఐటమ్స్ తరువాత వచ్చేసి డ్రస్సెస్ చెప్పులు ఇవన్నీ ఉన్నాయని చెప్పింది సరే అని చెప్పి చూద్దాం అని చెప్పేసి ఫోర్ డేస్ బ్యాక్ మీ సైట్ లో చూశాను నాకు నేను రెగ్యులర్ గా యూజ్ చేసే బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి మీ దాంట్లో నేను కాజలు తర్వాత వచ్చి ఐ లైనరు మస్కార ఐ షాడో మళ్ళీ ఫేక్ ఐ ల్యాషెస్ తరువాత వచ్చేసి బ్లష్షు పౌండేషను కన్సీలరు లిప్స్టికు తర్వాత వచ్చేసి సన్ స్క్రీమ్ ఆర్డర్ పెట్టాను ఫేస్ వాష్ ఒకటి ఆర్డర్ పెట్టాను బాడీ లోషన్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఫోర్ డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టాను ఫాస్ట్ డెలివరీ అయిపోయింది మీ డెలివరీ బాయ్ కూడా చాలా పొలైట్ గా డెలివరీ చేశారు నిన్నే ప్రోడక్ట్ రిసీవ్ అయింది ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేశాను ప్రొడక్ట్స్ అయితే చాలా చాలా బాగుందండి అసలు నేను ఎక్సపెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో నాకు నాకు నచ్చిన బ్రాండ్స్ లో ఐటమ్స్ దొరుకుతాయని నేను అనుకొనేలేదు ఫస్ట్ కస్టమర్ అని చెప్పేసి మీరు నాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు తరువాత వచ్చేసి కూపన్స్ ఉన్నాయి రెండు కూపన్స్ నా ఫ్రెండ్ ఇచ్చింది తను అది అప్లై చేసి నాకు చాలా అంటే చాలా తక్కువ రేటు కు వచ్చాయి మొత్తము ఇంకా చెప్పాలంటే ఐ లైనర్ బ్లాక్ డార్క్ బ్లాక్ ఆర్డర్ చేశాను లిక్విడ్ ఐ లైనరు చాలా అంటే చాలా బాగుందండి స్మర్చ్ ప్రూఫ్ బాగుంది మస్కార వచ్చేసి ఇంకా మామూలుగా మస్కారా వచ్చేసి కొంచెం గట్టిగా స్టికీ స్టిక్కీ గా ఉంటుంది అలా లేదు చాలా స్మూత్ గా ఉంది కాజల్ గూడ డార్క్ బ్లాక్ ఆర్డర్ పెట్టాను కాజల్ గూడ చాలా బాగుంది స్మర్చ్ ప్రూఫు చాలా బ్రైట్ గా ఉంది వేస్తేనే ఐ కి ఒక లుక్ వస్తుంది ఐషాలో ప్యాలెట్ అయితే ఐ షాడో ప్యాలెట్ అయితే ఇంకా చాలా బాగుందండి నాకు నచ్చిన షేడ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో బ్లష్ బేబీ పింక్ సూపర్ గా ఉంది తర్వాత వచ్చేసి కన్సీలర్ బాగా స్కిన్ లోకి బాగా అబ్సర్వ్ అవుతుంది తర్వాత వచ్చేసి పౌండేషన్ నా స్కిన్ షేడ్ కి చాలా చాలా బాగుందండి తర్వాత వచ్చి లిప్స్టిక్ మొత్తం నేను పింక్ షేడ్ ఏ ఆర్డర్ పెట్టున్నాను ఫోర్ లిప్స్టిక్ చాలా అంటే చాలా బాగుంది నేను డార్క్ లిప్స్టిక్ వాడను లైట్ కలర్ ఏ ఎక్కువ ప్రిపర్ చేస్తాను నాకు నచ్చిన కలర్స్ లోనే వచ్చాయి నాకు చాలా బాగా నచ్చింది అండి సన్ స్క్రీమ్ అయితే ఇంకా బాగుంది నేను ఇంకా మీరు అంత తక్కువ రేట్ కి ఇస్తున్నారే ఆ బ్రాండ్ నేమ్ వేసున్నారు ఒక వేళ డూప్లికేట్ ది పంపించారేమో అని కూడ నాకు చాలా డౌట్ వేసింది కానీ తీసి వాడేతే మొట్టం బ్రాండెడ్ ఐటెంస్ ఏ చాలా అంటే చాలా బాగుందండి నేను నార్మల్ గా సన్ స్క్రీన్ వాడను సరే ఈ సారి చూద్దాం అని చెప్పేసి సన్ స్క్రీన్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టున్నాను చాలా బాగుందండి స్మూత్ గా ఉంది స్కిన్ లోకి ఆ వైట్ నెస్సే కనిపించట్లేదు స్మూత్ గా స్కిన్ లో బాగా ఇంకిపోతుంది తర్వాత వచ్చేసి బాడీ లోషన్ కూడ చాలా అంటే చాలా బాగుందండి ప్రొడక్ట్స్ అన్ని ఏ డ్యామేజ్ లేకుండా బాగా రిసీవ్ అయింది నాకు నేనైతే చాలా హ్యాపీ అండి చాలా థ్యాంక్స్ అండి ప్రొడక్ట్స్ నాకు ఇచ్చినందుకు